మా కాడ ఎక్కువ యూజ్ చేసే సిమ్ అంటే అప్పట్లో ఇంక టవరు ఎప్పుడు రెండువేల టైమ్లో ఏమో కట్టారు రెండువేల టైమ్లో ఏమో కడితే అప్పుడు ఒక ఎయిర్టెలు ఈ టెలినారు యూనినారు ఇవి ఉండేది ఇవి ఉంటే ఇంక పోతుంటే పోతుంటే పోతుంటే ఏమైంది యూనినార్ టెలినార్ అయ్యింది బిఎస్ఎన్ఎల్ ఉండే డొక్కోమో ఉండే డొకోమో అంటే ఇంక అప్పుడు బాగా అంటే ఒక ఎయిర్టెలే తెలుసు ఐడియా ఐడియా ఐడియా ఉండేది అప్పుడు వోడాఫోన్ పెద్దగా ఎవ్వడూ దేకినోడు లేడు ఇగ ఏమైంది పోతుంటే పోతుంటే పోతుంటే పోతుంటే ఫోర్ జీ సెల్లులు వచ్చుడు స్టార్ట్ అయ్యింది ఇక జియో వచ్చుడు వల్లన ఇప్పుడు ఏమి లెవ్వు కానీ అప్పుడు తోపు ఉండే విఐ యూనినార్ టెలినార్ అయ్యే సూపర్ ఉండేది ఇంక ఇప్పుడు మా కాడ తోపు బాగా నడిచేది ఏంటంటే ఇంక జియోను ఎయిర్టెలే నాకు తెలిసి జియోను ఎయిర్టెల్ దెబ్బకు మిగతా సిమ్ములు కూడా ఏవి పనిచేయకుండా అయిపోయినయి జియోని తట్టుకుని నిలుంచున్నదంటే ఒక ఎయిర్టెలే అనే చెప్పాలి ఎందుకంటే ఆఫ్రికా మొత్తంలో ఎయిర్టెల్ తప్పించి వేరే సిమ్మే ఉండదు ఆఫ్రికా అంటార్కిటికా అక్కడికెళ్ళి పోతుంటే పోతుంటే ఒక ఎయిర్టెల్ తప్పించి వేరే సిమ్మె ఉండదు కాబట్టి జియోని తట్టుకొని నిలవాలంటే ఎయిర్టెల్తో తప్ప దేనితో కాదు కానీ మా కాడ నెట్టు స్పీడు అంటే ఎయిర్టెలే అబ్బ ఎయిర్టెలునూ జియో ఈటిని మించినవి ఏవి ఉండవు ఇంక జియో అంటే ఎంతైనా ఫోర్ జీ సిమ్ములు ఉండే ఫోన్లు స్టార్ట్ అయ్యింది కాబట్టి అది సూపర్ వస్తుంది నెట్టు దాని తర్వాత ఇంక ఇదే ఎయిర్టెలే ఎయిర్టెలే ఈ రెండిటిని మించి ఏమి రావు అందుకే మేము వేరే ఈ వోడాఫోన్ ఇండియా ఐడియా ఇవేమీ తీసుకోము ఈ డొకోమో గికోమో బిఎస్ఎన్ఎల్ టెలి ఇప్పుడు టెలినార్ యూనినార్ అయితే లేనే లేదు మళ్ళీ మా కాడ ఈ టవర్లు వాటికి బూస్టర్లు ఉంటయి కానీ ఈ రీజినల్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు అయితే ఎవ్వరూ దరిదాపుల్లో లేరు ఎప్పుడన్నాఈ రీఛార్జ్ అయిపోతే ఏడనన్నా పోయి చేయమనుడు లేకపోతే ఫోన్పేలు ఉంటే మేమే చేసుకొనుడు తప్పితే వేరే దిక్కులేదు ఇంక ఇది ఇంతే తప్పించి ఇంక ఏం లేదు ఈ మా భూపాలపల్లిలో తోపంటే జియోను ఎయిర్టెల్ ఈ రెండిటిని కొట్టుడంటే ఎవరితోను కాదు